చెప్పండి ఏం కావాలి చెప్పండి ఆంధ్రప్రదేశ్ అండి మీరు ఆంధ్రప్రదేశ్ లాంగ్ మొత్తం తిరుగుతారా అండి ఆంధ్రప్రదేశ్ వ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి అండి అమరావతి అనేది ఇప్పుడు మంచి పాపులర్ ప్లేస్ అండి అక్కడ ఏంటంటే బుద్దుడి బొమ్మ ఉంటుందండి అల్ల చూడటానికి అయితే చాలా బాగుంటుందండి తరువాత వచ్చి అండి వైజాగ్ ఉన్నాదండి వైజాగ్లో వైజాగ్లో ఆర్కే బీచ్ అన్నది చాలా బాగుంటుందండి మీకు వైజాగ్లో మొత్తం మీకు అక్కడ చాలా బాగుంటుందండి చూడటానికి కూడాను అక్కడ చూడడానికి చుట్టుపక్కల కూడాను పెద్ద పెద్ద ఆ ఆ ఉంటాయండి చాలా ఉంటాయండి వండర్లా అలాంటివి కూడా కొంచెం ఏంటంటే పిల్లలు అడుకోవడానికి గట్రా ప్లే జోన్ లాంటివి గట్రా ఉంటాయండి కొండ ప్రాంతాల్లో గట్రాను మీకు కొండ ప్రాంతాలు అయితే రాజమండ్రి వచ్చేయాలండి రాజమండ్రిలో మీకు పాపి కొండలు అనండి రాజమండ్రిలో దిగితే రాజమండ్రిలో బోట్స్ ఎక్కితే తీసుకెళ్తాడండి ఆది వాడు బోటు మీద తీసుకెళ్తాడండి పాపికొండలు అది చాలా హైఎస్ట్ అండి చాలా మీకు మంచి ఆది చూడడానికి అయితే చాలామంది వెళ్తారండి ఎందుకంటే అది ఎక్కువ సార్లు గట్రా తిప్పడు వాటర్ ఫాల్స్ వచ్చి మారేడుమిల్లి ఉన్నాదండి అది చాలా ఫేమస్ అండి ఎందుకంటే చాలా మంది వెళ్తూ ఉంటారండి ఏంటండి ఇవన్నీనండి మీరు ఒక్కొకటి ఒక్కో రోజు వెళ్ళాల్సిందే ఒకరోజు కూడా సరిపోదండి మ్యాక్స్ కుదిరితే రోజుకోకటి వెళ్ళడమేనండి అంటే ఈ మారేడుమల్లి రాజమండ్రి అనేది ఏంటంటే ఒక్కో రోజు ఒక్కో ప్లేస్కి వెళ్ళండి ఏంటంటే పాపికొండలు అనేది ఒక రోజు పట్టేస్తుందండి అంటే మీరు ఇక్కడనుంచి బోట్స్ మీద వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అవన్నీ కొండలుంటాయండి రెండుంటాయండి పెద్దవి అదంతా మీరు తిరిగి చూసుకుని మళ్ళీ వచ్చేటప్పడికి టైమ్ అయిపోతుందండి బోటు బోట్లో వెళ్తారండి బోట్స్ అక్కడుంటాయండి మామూలుగా టిక్కెట్స్ తీసుకుని ఎక్కేయడేమండి ముందుగా ఏం తీసుకోక్కరలెదు మారేడుమిల్లి కూడా మీరు ఓ రోజు కారు మాట్లాడుకుంటే మీరు వెళ్ళి వచ్చేయడానికి గట్రా ఉంటుందండి సరేనండి

అదండీ